నా ప్రాంతంలో ముఖ్యంగా తెలుగు భాషను మాట్లాడుతుంటారు విద్య ఉపాధి కోసం ఇతర భాషలు కూడా నేర్చుకు నేర్చుకుంటున్నారు యువత తమ మాతృభాషలో మాట్లాడటం గర్వంగా భావిస్తారు